అవును పిల్లల కోసం చాలా రకాలలో అన్నీ విభాగాలలో ఉన్నాయి న్యూస్ పేపర్ వారాంతంలో పిల్లల కోసం ప్రత్యేకంగా అదనపు పేజీలు వస్తాయి అవి ఏమనగా ప్రతీ ఒక్క న్యూస్ పేపర్కి ఒక వారాంతరంలో ఒక బుక్కుని ఇస్తారు ఆ బుక్లో మనం చూసినట్లు అయితే లాస్ట్ రెండు పేపర్లలో పిల్లల కోసం అదే విధంగా సుడోకు మరియు బొమ్మలు గీతలు కథలు అన్ని రకాల గురించి చెప్తారు అలాగే తెలివితేటలను పెంచే కలిపే బొమ్మలని బొమ్మలు కూడా ఉంటుంది అలాగే తెలివిని పెంచే కథలు కూడా ఉంటుంది ఇవన్నీ న్యూస్ పేపర్లో అదనపు పేజీల ద్వారా కేటాయించబడుతాయి కావున వారాంతంలో బుక్కులు కొని పిల్లలకు ఇచ్చినట్లు అయితే వాళ్ళు దాన్ని చదివి మరో దాంట్లో ఉండే కథలను అర్థం చేసుకోని మరియు ఆ బొమ్మలు ఆడి వాళ్ళ తెలివిని పెంచుకుంటారని నా అభిప్రాయం